గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను ఒక సిఎస్ఈ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను సార్ రి రీసెంట్గా సిఎస్ఈ పాస్డ్ అవుట్ బ్యాచ్ సార్ మాది అలాగే సిక్స్ మంత్స్ ఐటిలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను సార్ జాబ్ వెకెన్సీస్ ఏమైనా ఉన్నాయంటారా సార్

నా పేరు వెంకటరమణ సార్ ఇంజనీరింగ్ సెవెంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సార్ విత్ఔట్ బ్యాక్లాగ్స్ సెవెంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సార్ ఎక్స్ట్రా వచ్చు సార్ సి సి ప్లస్ ప్లస్ జావా వచ్చు సార్ పైథాన్ వ్ బాగా వచ్చు సార్ ఎస్ సార్ పై ఎస్ సార్ పైథాన్ వచ్చు సార్ ఇదిగోండి సార్ తీసుకోండి సార్

ఎంత ఉండొచ్చు సార్ ప్యాకేజ్ త్రీ పాయింట్ టూ లాక్స్ సార్ ఓకే సార్ హా ఓకే సార్ ఓకే సార్ హా ఓకే సార్ హా ఎస్ సార్ ఎస్ సార్ ఓకే సార్ ఒకే ఎప్పటి నుంచి అంటే మాములుగా ఎప్పుడుకి జాయిన్ అవ్వమంటారు సార్ మీరు ఓకే సార్ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక టు డేస్లో వచ్చి జాయిన్ అయిపోతాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్